మా ఇంట్లో వంటింట్లో ఉండే వివిధ పాత్రలు మొదటిగా గ్యాస్ పొయ్యి మా వంటింట్లో ఉంటుంది గ్యాస్ పొయ్యిని మేము ఏదైనా వంట చేసుకోవడానికి అన్నంకాగబె అన్నం చేయడానికి పాలు కాగపెట్టుకోవడానికి ఉ ఉంచుతాము మరియు బోళ్ళు గంజులు కూరగంజు అన్నంగంజు గరిటలు చెంచాలు ఇలాంటివి ఉంటాయి పోపు గింజల దినుసుల డబ్బా పోపు గిన్ని దాంట్లో మేము పోపు గింజలు పసుపు కారం మెంతులు అవి ఇవి నిలువుగా ఉంచడానికి పోపు గింజల డబ్బా వాడుతాము మరియు ప్లేట్లలో అంటే పళ్ళాలలో మేము తినడం కోసం ఉపయోగిస్తాము చెంచాలు చెంచాలని మేము చేతితో కాకుండా చేతికి దెబ్బ తగిలితే దానికోసం వాడుతాము గరిటలు కూరను వేసుకోవడం కోసం వాడతాము ఉప్పు డబ్బా కారం డబ్బా ఇవి వీటిని ఉపయోగిస్తాము మరియు మేము మంచినీళ్ళ బిందెని మంచినీళ్ళు నిలువ ఉండడం కోసం వాడతాము దాంట్లో ఏకైక గొప్పగా చెప్పాలి అంటే కుక్కర్లని వాడుతాము కుక్కర్ కుక్కర్లో ఏదైనా ఉడుకు ఉ పప్పు లాంటివి ఉడకబెట్టడం కోసం వాడతాము మరియు మటన్ లాంటివి ఉడకడం కోసం వాడతాము కుక్కర్ గిన్నెలు రైస్ కుక్కర్ ఇలాంటివి వాడతాము రైస్ కుక్కర్ అనేది అన్నం ఎలక్ట్రికల్గా కరెంటుతో అయ్యేది అందుకోసం మేము రైస్ కుక్కర్ని వాడుతాము మరియు నూనె డబ్బా వాడతాము నూనె డబ్బాలో నూనె నిలువ ఉంచుకోవడానికి నూనె డబ్బా వాడతాము బియ్యం బియ్యం ఉంచుకోవడానికి బియ్యం గంజి వాడుతాము మరియు మంచినీళ్ళ బాటిలు మంచినీళ్ళు నిలువ బిందెలో కాకుండా ప తాగడానికి బాటిళ్ళలో నింపుతాము మరియు బిందెలో నుంచి ముంచి తాగడం కోసం మేము ఒక చెంబుని ఉపయోగిస్తాము మరియు ఏమైనా తాగాలి అనుకున్నప్పుడు గ్లాసులు ఉపయోగిస్తాము గ్లాసులు అనేవి ఏదైనా జ్యూస్ లాంటివి ఎలాంటివి అయినా తాగడం కోసం ఉపయోగిస్తాము మరియు కారం డబ్బాలు అప్పాల డబ్బాలు పచ్చడి డబ్బాలు పచ్చడి పెట్టుకోవడానికి డబ్బాలలో పచ్చడి నిలువ ఎప్పటికైనా ఉండడం కోసం ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి జాగ్రత్తగా వా పెట్టేస్తాము మరియు సర్వలు సర్వలు పాలు నింపడం కోసం ఉపయోగిస్తాము పాలు పోసి దాకా దాంట్లో పెట్టి మేము ఫ్రిడ్జ్లో పెడతాము ఫ్రిడ్జ్లో అల్లం డబ్బా అవి ఇవి ఉంటాయి మా దగ్గర కప్పు గిన్నెలు కటోరిలు కటోరిలు మేము ఏదైనా కూర సగ చిన్నచిన్నగా పంచాలని అనుకున్నప్పుడు కటోరిలలో వేసి ఎవరికైనా ఇస్తాము తినడం కోసం గ్లాసులు ఇంకా కంచుడు కంచుడు అనేది మేము దాంట్లో ఏమైనా వేపుకోవడానికి ఉపయోగిస్తాము దాంట్లో పాపుడాలు అయినా చేపలు అయినా కంచుడిలో పూరీలు అయినా అలాంటివి వేపుతాము రోలు కర్ర రోలు కర్ర రొట్టెలు చేసుకోవడానికి మేము ఉపయోగిస్తాము రొట్టెల రొట్టెల పిండిని పెట్టి రోలు కర్రతో రుబ్బి మళ్ళా మేము ఒక పెనాన్ని తీసుకుంటాం పెనం కూడా ఉపయోగిస్తాం పెనం దేనికి ఉపయోగిస్తాం అంటే పెనం మీద రొట్టెలు వేసి కాల్చడానికి ఉపయోగిస్తాము